నమస్తే సార్ నేను రాజు వాళ్ళ ఫాదర్ని సార్ రాజు ఎలా చదువుతున్నాడు అండి ఎగ్జామ్స్ రాశాను అని అయితే చెప్పాడు కానీ ఇంకా ప్రోగ్రెస్ గట్ల చెప్పలేదు కానీ చదవట్లేదు అంటారా అండి

ట్యూషన్ గట్ల పెట్టించడానికి నేను అరేంజ్ చేస్తాను సార్ మా బాబు కొద్దిగా చదివేటట్టుగా మీరు చూడండి సార్ కొంచెం

ఎస్ సార్ ఎస్ సార్ ఎలా అంటారు మరి ఇప్పుడు ఎస్ సార్ అయిన ఇంటికాడ కూడా కొంచెం మాట వినట్లేదు ఇంకా చెప్పినా సరే ఇంకా సరే అని స్కూల్కి అని వెళ్తున్నాడు ఇంకా అక్కడ ఎలా ఉంటున్నాడు అనేది మీకే తెలియాలి మీరే ఏదోలాగ భయం చెప్పండి సార్ ఇంకా ఎస్ సార్ నేను ఇంటికి వచ్చిన తర్వాత నేను ఒకసారి చెప్తాను సార్ అంటే ఇప్పుడు మార్క్స్ బాగా తగ్గినాయి అంటారు అయితే

ఎస్ సార్ ట్యూషన్ ఏమి పెట్టించాలంటారు అయితే సార్ ఓకే సార్ చెప్తాను సార్ అయితే నేను కూడా ఓకే సార్ నమస్తే సార్